నాకు మైదానంలో ఆట ఆడే ఆటలంటే నాకు చాలా ఇష్టమండి నేను నాకు క్రికెట్ అంటే ఇంకా చాలా చాలా ఇష్టమండి ఎలా ఇష్టమంటే చిన్నప్పటి నుంచి క్రికెట్ చూస్తుంటానండి అది మా నాన్న క్రికెట్ చూస్తాడు అలాగే నాకు కూడా చూడడం అలవాటు అయిపోయింది మా నాన్న వల్ల క్రికెట్ చూస్తున్నాను అలాగే క్రికెట్లో నాకు విరాట్ కోహ్లీ అంటే ఇంకా చాలా చాలా ఇష్టమండి అతను చాలా బాగా ఆడతారు ఇంకా విరాట్ కోహ్లీతో పాటు విరా రోహిత్ శర్మ గిల్ ఇంకా ఇలా వీళ్ళు కూడా చాలా చాలా బాగా ఆడతారండి అలాగే క్రికెటు కబడ్డీ ఖోఖో షటిల్ ఇలా ఇవి అనేవి మైదానంలో ఆడతారండి ఇలా ఈ గేమ్ మైదానంలో ఆడడం వల్ల ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటారు అలాగే శారీరకంగా మానసికంగా చాలా బాగా ఉంటారు ఇంకా ఏమైనా సమస్యలుంటే అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గిపోతాయి బద్ధకం తగ్గుతుంది ఊబకాయం సమస్యలు తగ్గుతాయి అలాగే కొలెస్ట్రాలు చక్కెర వ్యాధి ఇవి కూడా తగ్గుతాయి ఇంకా ఈ ఆటలు ఆడడం వల్ల చాలా హుషారుగా తయారవుతారు ఇంకా మనం ఆడుతుంటే క్రికెట్ ఆడుతున్నామనుకో మనం సపోజు పక్కన వాళ్ళు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు ఇంకా ఈ ఈ జనరేషన్లో ఇంకా ఆటల పోటీలను చాలా ప్రోత్సహిస్తున్నారండి ఎలాగంటే స్కూల్లో కాలేజీలలో చాలా బాగా ప్రోత్సహిస్తున్నారు అలాగే పిల్లలు కూడా ఆటల పోటీలంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి ఇంకా ఆటలు ఆడడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటారు ఆటలు ఆడడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయండి